గతంలో ఎలాంటి మిషన్స్ అనేవి లెవ్వు ఆ రోజుల్లో ఎక్కువగా కష్టపడేవారు ఈ రోజుల్లో ప్రతీ ఒక్క దానికి మిషన్సే ఉన్నాయి ఆ రోజుల్లో బియ్యం కూడా తినడానికి బియ్యం కూడా దంచుకొని తీసుకునేవారు కారం అయినా గానీ బియ్యం అయినా గానీ ప్రతీ ఒక్కటి చాలా కష్టపడేవారు వాటర్ కోసమైనా కుడా ఈ రోజుల్లో అటువంటి కష్టం ఏమి పడకుండా ప్రతీ ఒక్కటి మిషన్ ద్వారానే అవి సప్లై అవుతున్నాయి ఆ రోజుల్లో గతంలో అవి మందులు అనేటివి ఇంగ్లీష్ మందులు అనేటివి అయినా ఆయుర్వేదిక్ మందులు అనేటివి అయినా చాలా తక్కువగా ఉండడం వల్లనే మరణాలు అనేటివి ఎక్కువగా సంభవించినాయి